నా ఉద్యోగం తాలూకా భవిష్యత్తులో నేను ఏమి చేయాలి అనుకుంటున్నాను అంటే నేను బీటెక్ చదువున్నాను అండి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసాను కాబట్టి నేను చదివిన చదివుకి తగ్గట్లుగా ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అనుకుంటున్నాను దాని ద్వారా ఉద్యోగంలో స్థిరపడి మా కుటుంబానికి ఏమైన ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటున్నాను ఈ ఈసిఈ బ్రాంచిలో చదివున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఈసీఈ కంపెనీలోకి సెల్లులు తయారు చేసే దాంట్లోకి వెళ్ళాలిఅనుకుంటున్నాను లేని పక్షాన గేట్ ఎక్సామ్ అనేది ఉంటుంది అండి గేట్ ఎక్సామ్ రాసి దాని ద్వారా ఏదన్న మంచి కంపెనీలో గాని ఒక ఉద్యోగం సంపాదించుకుని కుటుంబ పరిస్థితి మెరుగుపరచాలి అనుకుంటున్నాను దాని తర్వాత ఆ ఉద్యోగంలో ఉంటు మంచి ప్రమోషన్లు అందుకుంటు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలిఅనుకుంటున్నాను ఇవి కుదరని పక్షాన ఏదన్న గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కోచింగ్ లాంటివి తీసుకొని ప్రిపేర్ అయ్యి ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అని ఆశపడుతున్నాను ఇలాగా భవిష్యత్తులో ఒక ఉద్యోగం సంపాదించుకొని ఒక మంచి ఉద్యోగం నుండి స్థిరంగా కుటుంబాన్ని నడిపించాలని కోరుకుంటున్నాను